ఇవి చెప్పులు కావాలండి హీల్స్లో ఉన్నాయా హై హీల్స్ ఒకసారి బాటా కానీ లేదంటే ప్యారగాన్ కానీ చూడండి కొంచెం హై హీల్స్లో ఉన్నాయా ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్లో చూడండి కలర్ వేరే కలర్స్ ఉన్నాయా బ్లాక్ డార్క్ బ్లూ కొంచెం అలా చూడండి ఇవి మరీ హై హీల్స్ ఉన్నాయి కదా కొంచెం చిన్న సైజులో చూడండి

ఫ్లాట్లో ఉన్నాయా ఇంకా ఇట్లాంటి మోడల్లో ఒక చూపించండి మోడల్ చూసుకుంటాము ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇవి రెండు కొంచెం సిమిలర్ మోడల్స్ ఉన్నాయి కదా ఇట్లాంటి మోడల్లో హీల్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి మోడల్స్లో హీల్స్ చూపించండి ఒకసారి కలర్ ఇదేనా ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మోడల్స్ ఏమైనా ఉంటే చూపించండి అంటే మరీ హీల్స్ కాకుండా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కొంచెం మీడియం హీల్ కావాలి ఒక్క నిమిషం కొంచెం టైట్ అవుతున్నాయి వేరే సైజు ఉందా

ఓకే కొంచెం మీరు పక్కన పెట్టండి ఇంకా ఫ్లాట్లో ఏమైనా మోడల్స్ ఉంటే చూడండి కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు దీంట్లో కలర్ కలర్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా ఓకే వేరే కలర్స్ చూడండి అంటే టూ కలర్సే ఉన్నాయి కదా ఇక్కడ

ఇట్లా బ్లూ కానీ పింక్ లైట్ పింక్ కవర్లో ఏమైనా ఉన్నాయా అవును ఓకే సరే ఓకే అండి తీసుకుంటాము ఎంత ప్రైస్